మేమైతే డిసెంబర్ నెలలో వెళ్ళాం అక్కడ చూడటానికి పొగ మంచు అవి కూడా డిసెంబర్లో ఉంటాయి కానీ ఆ వాటర్ఫాల్స్ దగ్గర వెళ్లేసరికి విపరీతమైన చలి ఉంటుంది అన్నమాట అందుకనేసి వీలైతే సమ్మర్లో వెళ్లండి కానీ అసలైన వైజాగ్ కాని లంబసింగి ప్రాంతాలు కాని చూడాలంటే ఏజెన్సీస్ ప్రాంతాలు మీరు డిసెంబర్లో వెళ్తే అయితే చాలా బాగా చూడవచ్చు

ఇంకా ఓషన్ పార్క్ అని ఇంకాని వండర్లా అని చెప్పి చాలా బాగుంటాయి అన్నమాట అందులో వాటర్ వేవ్స్ అవి పిల్లల్ని చాలా బాగా ఆకట్టుకుంటాయి అలాగే ఇంకా రిసార్ట్స్ కూడా ఉంటాయి ఆ రిసార్ట్స్లో గేమ్స్ ఉంటాయి ఇంకా చాలా బాగా మంచి స్విమ్మింగ్ పూలు రిలాక్స్ అవ్వడానికి మంచి చాలా బాగా ఎన్విరాన్మెంటు ఉంటుంది అన్నమాట బెంగళూరులో అయితే